ఆంధ్రప్రదేశ్లో పర్యాటకుల ప్రయాణానికి బస్సులు రైళ్ళు క్యాబులు మరియు విమాన మార్గాలు వంటి అనేక ఎంపికలు ఉన్నాయి ఏపీఎస్ఆర్టీసీ బస్సులు రాష్ట్రంలోని ప్రధాన పట్టణాలకు అందుబాటులో ఉండగా ఐఆర్సీటీసి ద్వారా రైలు టికెట్లు బుక్ చేసుకోవచ్చు నగరాలలో ఓలా ఊబర్ వంటి క్యాబులు స్థానిక ఆటోలు ఉపయోగించవచ్చు పర్యాటక ప్రాంతాల కోసం ఏపీటిడిసి టూరిజం బస్లు ప్యాకేజీలు అందిస్తుంది విశాఖపట్నం విజయవాడ తిరుపతి వంటి నగరాలలో విమానాశ్రయాలు ఉండడంతో ఎయిర్ ట్రావెల్ సౌక సౌకర్యవంతంగా ఉంటుంది